మంచిర్యాల జిల్లాలో ప్రాముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉండేవి ఆకర్షణీయంగా వచ్చిన విజిటర్స్కు ఆకర్షణీయంగా అక్కడ కొన్ని ఉండేవి గాంధారి కోట గాంధారి వనం మొసలి అభ్యన అరణ్యం అక్కడ ఉండేవి ఆకట్టుకునేవి ఆ మంచిర్యాల జిల్లాలో అనేక విధములు అయిన సౌకర్యాలతో వచ్చిన ప్రయాణికులకు కానీ విజిటర్స్కి కానీ ఆకర్షనీయవంతమైన అక్కడ తిరిగే విజిటర్స్ గైడెర్స్ వాటికి సపోర్ట్ చేసే విధమైన కార్యాలతో అక్కడ వాళ్ళని ఉండేవి అక్కడ ఆసక్తికరంగా అనిపించే ఆకర్షణ సాంస్కృతికి ప్రాముఖ్యం ఇచ్చిన ఎన్నో జీవన విధానాలు ఉండేవి అక్కడ పక్కన గోదావరి గనిలో బొగ్గు గని అక్కడ చాలా ప్రాముఖ్యమైనది అక్కడ సలార్ షూటింగ్ కూడా అక్కడ జరిగింది అసలు బొగ్గు గని నుంచి అంటే బొగ్గు అంటే నల్ల బంగారం అసలు బొగ్గు చాలా విలువైనది బొగ్గు నుండి ఇప్పుడు కరెంటు మనకు ఇంకా చాలా చిక్కుతున్నాయి అసలు నల్ల బంగారం అంటే తెలవదే తెలవదు అసలు బంగారం నల్ల బంగారం అంటే బొగ్గు అసలు ఆ బొగ్గు మనకి గూడ్స్ బళ్ళలో తీసుకువచ్చి మనకి దాన్ని ఇప్పుడు వాడుకుంటున్నాము మనం మంచిర్యాల చాలా పర్యాటక ఆకర్షణీయ ప్రదేశాలు కూడా ఉండే ఆసక్తికరంగా అనిపించే తిరగడానికి ఫ్రెండ్స్తో బంధువులతో అందరితో కలిసి అన్యోన్యంగా తిరగడానికి అక్కడ చాలా ప్రాముఖ్యతకరమైన ప్రదేశాలు ఉండేవి గుర్తించదగిన ప్రాముఖ్య ఆసక్తికరమైన ప్రదేశాలు గాంధర్య కోట మొసలి కోట ఇంకా చాలా ఉండేవి అక్కడ వచ్చిన వారంతా మంచి సౌకర్యాలు కలిగించుకునేవారు